హా చెప్పండి

ఓకే

ఓకే దాని బదులు పారాసెటమోల్ వాడండి తగ్గుతుందిలే త్రీ ఫిఫ్టీ ఎంజి కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది వాడండి తగ్గుతుంది ఒక త్రీ డేస్ కంటిన్యూ చేశారంటే మార్నింగ్ ఈవినింగ్ తిన్న తరువాత మీరు కొంచెం కంట్రోల్ అవుతుంది తగ్గుతుంది దానికి అసెక్లో ఎస్పీఎస్ పెయిన్ కిల్లర్స్ వాడండి అది ఇది కాంబినేషన్తో వస్తుంది వాటితో మీకు రెండు కంట్రోల్ అవుతాయి తగ్గుతాయి ఆఫ్టర్నూన్ టైంలో ఏమి వాడద్దండి ఫుడ్ లైట్గా తీసుకోండి హా రెస్ట్ తీసుకోండి మార్నింగ్ నైట్ మాత్రమే అవి టాబ్లెట్స్ త్రీ డేస్ వాడి చూడండి దాని తరువాత రిజల్ట్ వస్తుంది ఫుడ్ తిన్నాకండి మార్నింగ్ తిన్నాకే నైట్ తిన్నాకే వేసుకోవాలి తిన్నాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తరువాత వేసుకోండి మేడం అంతే అండీ కచ్చితంగా తగ్గుతుంది అప్పటికి మీకు తగ్గలేదంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అవ్వండి మీకు తగ్గిపోతుంది మాగ్జిమం ఇంకా ఎక్కువైందంటే ఇంకా దాన్ని బట్టి మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు చెప్పిన డెసిషన్ బట్టి మీరు వేసుకోండి మ్యామ్ టాబ్లెట్స్ మళ్ళీ అంటే వాళ్ళు చెప్తారు మేడం వాళ్ళు చెప్పలేదంటే మళ్ళీ మా దగ్గర కన్సల్ట్ అయ్యారంటే మేము తరువాత మళ్ళీ తగ్గట్టు మళ్ళీ నెక్స్ట్ ఏమి చెయ్యాలని చెప్పి మళ్ళీ మేమే టాబ్లెట్స్ ఇస్తాము అంతే మ్యామ్ కోల్డ్కి వర్షంకి అంటే ఇంకా పెయిన్ కిల్లర్తో సంబంధం ఉండదు మేడం పెయిన్స్కి సెపరేట్ వస్తుంది కోల్డ్కి సెపరేట్ వస్తుంది అవునండి అదే మ్యామ్ టూ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే మీరు ఫీవర్కి ఒకటి పెయిన్ కిల్లర్కి ఒకటి రెండు కాంబినేషన్లో అయితే దొరకదు మేడం అవునండి అన్నీ అట్లాగే వేసుకోవాలి ఓకే అండి ఓకే అండి ఓకే